సమాజంలో చట్టానికి న్యాయవ్యవస్థకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది కానీ ప్రస్తుతం దేశంలో చాలా నేరాల రేటు పెరిగిపోతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య వివాదాస్పదాలు జరిగి ఒకరిని ఒకరు చంపుకోవడం లేదా ప్రేమకోసం చంపుకోవడం ఇలా చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి మరియు ఇలాంటి చాలా కేసులని పోలీస్ స్టేషనుకి వెళ్ళి చూస్తే చాలా నేరాలు ఉన్నాయి దొంగతనమంటూ కిడ్నాప్ చెయ్యడం చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చెయ్యడం ఆడవాళ్ళమీద అఘాయిత్యాలు చెయ్యడం ఇలాంటి నేరాలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి పౌరులకు మంచిగా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న యూత్కి మంచి విషయాలను చెప్పాలి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మంచిగా ఎలా ఉండాలి పక్కన వాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాలి ఎదుట వ్యక్తిని ఎలా హింసించకుండా మంచిగా ప్రవర్తించేలాగా ఉండాలి అని చెప్పడంవల్ల పౌరులా మంచి పౌరులులాగా వాళ్ళు మారుతారు అలాంటప్పుడు ఎలాంటి నేరాలు జరగకుండా ఉంటాయి మరియు కొన్ని కొన్ని మంచి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న చట్టాలు అందరికి అందుబాటులో ఉన్నాయి అన్ని రకాల సమస్యలను తీర్చడానికి కోర్టులు లాయర్లు జడ్జిలు ఉన్నారు కానీ ఇంకా మంచిగా ఎలాంటి నేరాలు జరుగకుండా కఠిన చర్యలు పోలీసులైనా జడ్జిలైనా ఇంకా లాయర్లు అయినా కచ్చితంగా న్యాయంవైపు నిలబడి తీర్పు చెప్పేలాగా ఉండి తప్పులేని వారికి శిక్ష పడకుండా చెయ్యాలి తప్పు చేసినవారికి కచ్చితంగా శిక్ష పడేలాగా చెయ్యాలి అలా చెయ్యడంవల్లనే మనదేశంలో నేరాల రేటు తగ్గిపోతుంది మంచి పౌరులుగా మనం ఉండగలుగుతాము